ఒక చిన్న గ్రామం ఒక చిన్న గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో ఉండేదాన్ని నిరుపేద కుటుంబంలో ఒక పూట అన్నం ఉంటే మరొక పూట తినడానికి తిండి ఉండేది కాదు అమ్మ నాన్న ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు పట్టుకుని వచ్చేవారు డబ్బులు పట్టుకుని వస్తే ఆ డబ్బులతో మేము చదువుకునే దాన్ని ఇరుగుపొరుగు వాళ్ళు ఏమనేవారు అంటే ఆడపిల్లకి చదువు ఎందుకు మీరు తెచ్చే డబ్బులు తక్కువ మీరు తినడానికి తిండి లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో మీ అమ్మాయిని చదివించడం మీకు అవసరమా అదే మీ అమ్మాయిని కూడా మీతో పాటు పొలానికి తీసుకు వెళ్ళి కష్టపడితే డబ్బులు వస్తాయి కదా మీరు హ్యాపీగా ఉండచ్చుగా అని అనేవారు అలా ఊళ్ళో జనాలంతా అనే అనేస అనేసరికి అమ్మ నాన్నలు కూడా ఆడపిల్లకి చదువు ఎందుకు అనేవారు కానీ నేను వాళ్ళ మాటలు లెక్కచేయకుండా ఒక పూట తిని ఇంకో పూట తినకుండా పస్తు ఉండి చదువుకునే దాన్ని ఇలా కొద్ది రోజులకి నేను బాగా చదివేటప్పటికి గవర్నమెంట్ నాకు సాయం చేసింది స్కాలర్షిప్ స్కాలర్షిప్ ల ద్వారా నేను చాలా పెద్ద చదువులు చదువుకున్నాను చాలా పెద్ద చదువులు చదువుకోవడం వల్ల నేను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాను నేను ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి పది మందిలో గౌరవాన్ని సంపాదించాను అదే నన్ను మా గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు మా ఊరిలో నీకు చదువు ఎందుకమ్మా అనే వారు నాకు నమస్కరించి అమ్మా మేము ఆరోజు నీకు చదువు ఎందుకు అన్నాం నువ్వు మా మాట వినకుండా చాలా చక్కగా చదువుకున్నావు ఆ రోజు చదువుకోవడం వల్ల నువ్వు ఇంత స్థాయిలో ఉన్నావు మమ్ము మేము ఆ మాట అన్నందుకు మమ్మల్ని క్షమించమ్మా అని వేడుకుని నన్ను నమస్కరించి నన్ను సత్కరించి నన్ను సన్మానించారు ఈ విధంగా నేను సవాళ్ళను ఎదుర్కొని అధిగమించాను